మా దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రులు అనేవి ఉన్నాయి ఆ ఒక్కప్పుడు లేవు కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు అక్కడక్కడ ప్రభుత్వ కేంద్రాలు సండే సండే కానీ సాటర్డే కానీ ఆ విల్లేజ్లకు వ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రావటం షుగర్ టెస్ట్లు చేయటం చాలా వరకు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికి అయితే గవర్నమెంట్ హాస్పిటల్లలో కూడా చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు అయితే ఎక్కువ ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉండడం వల్ల అంత ఇబ్బంది లేకుండా ఉన్నారు కొంచం కొంచం ఈ హాస్పిటల్ అనేవి కూడా డెవలప్ కావడం జరుగుతుంది మా దగ్గరలో చాల వరకు కేంద్రాలు అనేవి ఉన్నాయి ఆ కేంద్రాలలో మంచి మంచి ట్యాబ్లెట్సు ఇస్తున్నారు అన్నీ వైద్యాలు చేయడం జరుగుతుంది మెడిసిన్ కూడా చాల మంచిగా ఇవ్వడం జరుగుతుంది మాకు చాల సులువుగా ఉంది ఎందుకంటేఇది మా దగ్గరలో ఉండడం వల్ల మేము ఎక్కువ దూరం ప్రయాణం చేసి వెళ్ళకుండా కొంచం బాధ పడకుండా ఉంది సో మాకు దగ్గరలో కేంద్రాలు ఉన్నాయి సో మాకు ఏ హెల్త్ ఇష్యూ ఉన్న కూడా మేము వెంబడే వెళ్ళి ఆ కేంద్రాలను కలవడం వల్ల మా సమస్య అనేది కొంచం తగ్గుతుంది అంత భయన్ భయంగా మాత్రం లేదు ఈ కేంద్రాలు అనేది మాకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉన్నాయి అందరికి అందుబాటులో ఉన్నాయి మంచి కేర్ కూడా తీసుకుంటున్నారు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ అక్కడ అక్కడ కేంద్రాలలో కూడా మంచిగా చూడడం కూడా జరుగుతుంది మాకు చాలా అందుబాటులో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు అయితే